హలో హాయ్ మేము కొత్తగా ఇక్కడికి వచ్చాము మా చిరునామా చేంజ్ చేసుకోవాలి పాస్పోర్ట్లో ఎలా చెయ్యాలండి కొంచెం మీకు తెలిసింది చెప్పరా ఇక్కడ అడ్రసు కానీ ఇలా అన్నీ చేంజ్ చేసుకోవాలి మేము అక్కడిది ఉంది కదా ఇప్పుడు ఇక్కడికి మార్చుకోవాలనుకుంటున్నాము దానికి ఏమేమి అవసరం అవుతాయి ఏమేమి కావాలి ఇంటి చిరునామా ఆధార్ కార్డ్ రేషన్ కార్డు అవసరం లేదా ఓకే పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ ఫోటో ఓకే అలాంటివి మీరు తెలిసి చెప్పరా ఎందుకంటే నాకు ఇక్కడ అడ్రస్ తెలియదు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏమి ఉంటుంది చెప్పండి హౌజ్ నంబర్ వన్ డ్యాష్ థర్టీ టూ బై టూ బై ఏ ఓకే ఇక్కడ అడ్రస్ ఏమి చెప్పాలండి కొత్తవాడ వరంగల్ ఓకే థ్యాంక్ యూ అదీ దీనికి ఇంకా ఏమేమి అవసరం ఉంటాయి పత్రాలు ఏమేమి కావాలి ఎలా అయితే ఇది చేంజ్ అవుతుంది ఇక్కడికి ఎన్ని రోజుల టైం పడుతుంది సో తొందరగా కావాలి ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మాకు గ్యాస్ రావాలన్నా ఏదైనా రావాలన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఏదైనా అవును మనకి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మాకు కొంచెం త్వరగా వచ్చేటట్టు చూడండి అడ్రస్ మాకు ఇస్తే మేము ఇక్కడికెళ్ళాలి ఇది మీసేవకి వెళ్ళాలా చేంజ్ చేసుకోవాలంటే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్